వెయ్యి రెండు వందల ముప్పై నాలుగు తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల డెబ్భై ఐదు నాలుగు లక్షల యాభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఐదు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల నలభై మూడు